నాకు ఒక అవకాశం ఇస్తే నేను రా మా రాష్ట్రం యొక్క మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రముఖమైన నృత్యం గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను చూపించాలి అని అనుకుంటున్నాను ఎందుకు అని అంటే మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖమైన నృత్యం కూచిపూడి నృత్యం దీన్ని చాలా మంది అమ్మాయిలు చాలా దేశాల్లో చాలా చాలా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద హోదాలో ఉన్న ప్రజలు అందరి ముందు చాలా మంది పర్ఫామ్ చేశారు అంటే ప్రదర్శించారు అందుకే మా రా మా యొక్క ప్రముఖమైన నృత్యాన్ని చూపించాలి అని అనుకుంటున్నాను దీంట్లో మొదటిగా వ్యక్తీకరణ కథలు వ్యక్తీకరణ కథలు అంటే ఏంటంటే కూచిపూడి సాంప్రదాయకంగా ఒక నృత్యం అంటే ఇది కదలిక ద్వారా కథలని చెపుతుంది తరచుగా హిందూ పురాణాలలో పాతుకుపోయి ఉన్న నృత్యకారులను కథనాన్ని తెలియజేస్తాయి అనమాట చేయడానికి క్లిష్టమైన చేతి ము ముద్రలను చేతి ముద్రలను అలానే ముఖ కవలికలను మరియు శరీర భాషను కూడా దీంట్లో ఉపయోగిస్తారు వ్యక్తీకరణ కథలలో రెండోవగా రెందోవది ఏంటంటే మనోహరమైన కదలికలు డాన్స్ స్టైల్లో సొగసైనదియు మరియు ద్రవ్యంగా ఉంటుంది క్లిష్టమైన ఫుట్ వర్క్ మరియు పదునైన భంగిమలకు ప్రాధాన్యత ఇస్తుంది మూడోది ఏంటంటే సోలో అండ్ గ్రూప్ పెర్ఫామెన్స్లు సాంప్రదాయకంగా సమూహాములలో ప్రదర్శిస్తున్నప్పుడు కూచిపూడి బాగా గౌరవనీయమైన సోలో డాన్స్ రూపంలో కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది వచ్చింది అన్నమాట ఇప్పటి వరకు అందుకే సోలోగా మరియు గ్రూప్గా పర్ఫామ్ చేయటానికి కూచిపూడికి కూచిపూడి నృత్య కళాకారులకి అవకాశం ఇచ్చారు అట్లానే కర్ణాటక సంగీతం మరియు దుస్ దుస్తులు ప్రదర్శనలు శ్రా శ్రావ్యమైన కర్ణాటక సంగీతంతో కూడి ఉంటాయి ఇది దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ సంగీత శైలి అనమాట మరియు వీళ్ళ యొక్క దుస్తులు కూచిపూడి నాట్యం చేసే వారి యొక్క దుస్తులు ఎలా ఉంటాయి అంటే నగలతో అలంకరింక అలంకరించబడతారు అట్లానే అందమైన పట్టు వస్త్రాలతో అలంకరిం అలంకరించబడతారు తమకు తాము అలంకరించుకుంటూ ఉంటారు దృశ్యమాన దృశ్యాన్ని జోడిస్తుంది ఈ యొక్క అలంకరణ దృశ్యమైన దృశ్యాన్ని జోడిస్తూ ఉంది ఇది కూచిపూడి ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి విలువ దీన్ని నేను వేరే దేశాల్లో ఇతర దేశాల్లో లేదా ఇతర ఇతర దేశాల్లో మా యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క నృత్యాన్ని చూపిం చూపించాలి అని అనుకుంటున్నా